అవును నేను వాయిస్ అసిస్టెంట్లను ఉపయోగించాను ముఖ్యంగా గూగుల్ అసిస్టెంట్ అలెక్సా వంటి అసిస్టెంట్లను ఉపయోగిస్తూ వచ్చాను నా అనుభవం చాలా ఆసక్తికరంగా మరియు ఉపయోకర ఉపయోగకరంగా అనిపించింది నాకు నచ్చిన అంశాలు సౌలభ్యం మొబైల్ లేదా లేదా ల్యాప్టాప్ను స్మ స్పర్శించకుండా వాయిస్ ద్వారా నియంత్రించ గలడం సౌకర్యంగా ఉంటుంది ఉదాహరణకు సంగీతం ప్లే చేయడం అల్మార్ సెట్టింగ్ కాల్స్ చేయడం వంటివి వేగంగా చేసుకోవచ్చు వే వేగం ఖచ్చితత్వం సాధారణంగా వాయిస్ అసిస్టెంట్లు మా ఆదేశాలను చాలా త్వరగా అర్థం చేసుకుని సరైన సమాధానాలు ఇస్తాయి స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ ఇంట్లోని స్మార్ట్ లైట్స్ ఫ్యాన్స్ ఇతర డివైస్లను వాయిస్ ద్వారా నియంత్రించగలడం చాలా వినియోగదాయకంగా ఉంది నచ్చని అంశాలు అన్నివేలల ఖచ్చితమైన సమాధానం రాదు కొన్ని సందర్భాల్లో అసిస్టెంట్లు కొంత గందరగోళ సమాధానం చెబుతుంది లేదా మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేకపోతుంది ప్రైవసీ సమస్యలు వాయిస్ అసిస్టెంట్లు ఎప్పుడూ వినిపించకుంటూ ఉంటాయనే భావన కొద్దిగా అసౌకర్యంగా కనిపిస్తుంది భాషా పరిమితి తెలుగులో పూర్తిగా సహాయపడడం లేదని అనిపించింది ఇంగ్లీష్లో ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుంది మొత్తానికి వాయిస్ అసిస్టెంట్లు రోజువారి జీవి జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయి ముఖ్యంగా మానవ శబ్దాన్ని అర్థం చేసుకొని పనిచేయగల పనిచేయగలగుణం చాలా ఉపయోగకరం అయితే ఇంకా అభివృద్ధి కావాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి